నేను జొమాటో స్వీగ్గీ వంటి ఆహార పంపిణీ సేవను వాడాను ఇవి నాకు చాలా సౌకర్యంగా అనిపిస్తాయి ఎందుకంటే ఎప్పుడైనా నాకు హెల్త్ బాగా లేకనో లేదా వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు నేను బయట నుంచి ఆర్డర్ చేసుకుంటే నాకు తేలికగా ఉంటుంది అలాగే ఆర్డర్ వచ్చే సమయంలో కూడా నేను వేరే పనులు చేసుకోగలుగుతాను ఈ జొమాటో కానీ స్విగ్గి కానీ నాకు చాలా మంచిగా అనిపిస్తాయి టైంకి డెలివరీ ఉంటుంది అలాగే మంచి ఫుడ్ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ దీనివల్ల ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మనం వెళ్ళలేని వెళ్ళలేని చోటుకి కూడా చోటుకు ఉంటే కానీ మనకి తినాలని ఉంటుంది అప్పుడు మనం ఈ జొమాటో కానీ స్విగ్గి కానీ ఆర్డర్ చేసుకుంటే వారు తెచ్చిస్తారు కాబట్టి మనకు కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది అసౌకర్యం ఏంటంటే ఎక్కువ కాదు కానీ అప్పుడప్పుడు కొంచెం డెలివరీ లేట్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ట్రాఫిక్ వల్ల కానీ లేదంటే సంథింగ్ ఏదైనా దాని వల్ల లేట్ అవుతూ ఉంటుంది కానీ మనం కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ట్రాఫిక్ ఎట్లుంటదో మనకు తెలుసు కాబట్టి మనం అర్థం చేసుకొని వాళ్ళని అర్థం చేసుకుంటే మన వాళ్ళకీ మంచిదే మనకు కూడా మంచిదే